నాకు తెలుగు అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా మాతృభాష తెలుగు కాబట్టి మేము తెలుగులో మాట్లాడితేనే చాలా సంతోషంగా సంతృప్తికరంగా ఉంటుంది ఇప్పుడు మేము మా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు వాళ్లతో ఇంగ్లీష్లో మాట్లాడితే మాకు అంత మాట్లాడిన అనుభూతి కూడా చెందదు అందుకోసమే మేము ఎట్లా ఉన్నా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్న ఇంత ఇంగ్లిష్ వర్డ్స్ వచ్చిన మేము ఇంగ్లీష్లో మాట్లాడము తెలుగులోనే మాట్లాడుతాము తెలుగులోనే మాట్లాడితే మాకు మాట్లాడిన అనుభూతి కలుగుతుంది మా తెలుగు భాషలో అక్షరాలు చాలా బాగా ఉంటాయి అక్షరాలకు ఒక్కొక్క అక్షరంకి ఒక్కొక్క పదం ఉంటుంది ఇలా పద సంబంధం ఉంటాయి అంటే క కలప ఫ ఫలము ప పలక చ చవిటి ఇట్లా వివిధ రకాల పదాలు ఉంటాయి ప్రతి అక్షరంకి ప్రతి పద సంబంధం ఉంటుంది కాబట్టి మాకు తెలుగు భాష మాట్లాడడం అనే చాలా గర్వ కారణంగా ఉంటుంది దేశ భాషలయందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు ఎందుకంటే అన్ని భాషలకు ఎల్ల తెలుగు భాష అనేది చాలా మా చాలా సంతృప్తి చెందే భాష కాబట్టి తెలుగులో మాట్లాడడానికే మేము ఇష్టపడుతాము తెలుగు భాష అనేది మాకు మంచి అనుభూతిని కలిగిస్తుంది